అవునండి సుబ్బయ్య గారి హోటలేనండి చెప్పండి ఏం కావాలి మీకు ఈరోజు మా హోటల్లో స్పెషల్ ముద్దపప్పు చారు ఆవకాయ పచ్చడి

అవునండి శాఖాహారం మా హోటల్లో చాలా బాగా ఉంటుందండి అసలు చాలా పేరుపొందిన హోటలండి మాది ఉంచుతామండి తప్పకుండా మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి సరేనండి ఉంచుతామండి తప్పకుండా పదిమంది ఏం తింటారో చెప్తారా ఇక్కడ శాఖాహారం మాత్రమే లభిస్తుంది పప్పు ఇక్కడ ఉన్నవి నేను చెప్తాను మీరు దాంట్లో తినేవి చెప్తే మేము కొంచెం అవి తయారు చేయించుకోవాలి కదా ఇక్కడ మా హోటల్లో బాగా ప్రసిద్ధి చెందిన వంట మాస్టర్లే ఉంటారు అందుకే మీకేం కావాలో చెప్తే మేము ఇప్పుడు చెప్తాను అవి చెప్పండి జీడిపప్పు ములక్కాడ గుత్తి వంకాయి గోంగూర పూల్ మఖాని పప్పు క్యారెట్ ఫ్రై బంగాళదుంప వేపుడు అనపకాయ డప్పలం చింతపండు చారు టొమాటో రసం ఈ ఇందులో ఏం తింటారో చెప్పండి అన్నీ ఉంచుతామండి అన్ని రకాల కూరగాయలు వేసి మేము వెరైటీగా ఒక రైస్ తయారు చేస్తాము అది కూడా మీరు తింటాను అంటే మేము అది కూడా తయారు చెయ్యిస్తాము ఆఫర్లు కూడా ఉన్నాయి అదే వెజిటేబుల్ పలావ్ అలా బిర్యానీ అంటారు కదా సరేనండి చేస్తాం మీకోసం తప్పకుండా అయితే సరేనండి అయితే అంటే మే మా తరతరాలు పూర్వీకుల కాడనుంచి మేము అందరికీ తక్కువ ధరకే మేము ఆహారాన్ని అందిస్తూ ఉంటాము మా పూర్వీకులయితే రూపాయికే భోజనం అనీ గట్రా పెట్టారండి అవునండి మాది మీరు కూడా ఒకసారి వస్తాను వస్తాను అంటున్నారు కదా తినడం వల్ల మీకే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ మీరొస్తారు ఇంక అందర్నీ తీసుకుని కూడా వస్తారు మీరే చూద్దురుగాని సరేనండి తప్పకుండా రండి